ఇప్పుడు కాలంతో పాటు మారుతున్న మన సంస్కృతిని అలాగే నాగరికతని మనం అలవరచుకోవడం ఎంతవరకైతే అవసరమో అలాగే తగ్గిపోతున్న మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతనేది నేనైతే అనుకుంటాను అలాగే దీన్ని కాపాడుకోడానికి మనం చాలా వరకు మనకైతే మన సంస్కృతొకప్పట్లో ఎలా ఉండేది దాన్ని ఎలా కాపాడుకోవాలి అని మనవరకైతే తెలుసు కానీ రాబోయే తరం అంటే మన పిల్లలు మన పిల్లలు తరవాత పిల్లలు వీళ్ళకి మన సంస్కృతిని మనం ఎలాగ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి సహాయం చెయ్యాలి అనంటే నాకు తెలిసి చిన్నపిల్లలకి మనం జరుపుకొనే ప్రతి పండగయొక్క విశిష్టత దాన్ని ఎందుకు జరుపుకుంటారో దాని వెనకాల ఉన్న చాలా కథలు ఇవన్నీ చెప్పడం ద్వారా చిన్నపిల్లలకి కూడా మనమెందుకు ఈ పండగలు జరుపుకుంటున్నాం దాని వెనుక మన పెద్దవాళ్ళు చెప్పిన సంస్కృతి ఏంటి దాని వెనుక ఏముంది మంచి చెడు ఇవన్నీ చెప్పడం ద్వారా పిల్లలు కూడా చాలా వరకు అర్ధం చేసుకుంటారు ఆ తరువాత తరాలకు కూడా వాళ్ళు పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారని నా ఉద్దేశం